మొదటిగా నాకు బైకింగ్ అంటే చాలా ఇష్టం అం అలాగే బైకింగ్ సమూహాల్లో కానీ ఎటువంటి క్లబ్బుల్లో కానీ రైడ్ల్లో కానీ నేను ఎప్పుడూ పాల్గొనలేదు నేను చదువుకునే రోజుల్లో నా స్నేహితులతో కలిసి మాత్రమే పోటీ పడేవాడ్ని నా బైక్ రైడ్లు వాళ్ళతో కలిసి చేయడానికి చాలా ఇష్ట పడేవాడ్ని తరువాత ఒంటరిగా బైక్ చేయడానికి నేను చాలా ఇష్టపడతాను ఎందుకంటే స్వతంత్రంగా బైక్ నడపడానికి మరియు నా స్వతంత్రంగా నా గమ్యస్థానాలని నేనే నిర్ణయించుకోవడానికి నా ఇష్టం వచ్చినట్టు నేను పెట్టుకొనవచ్చు బైక్ చేస్తున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది నా స్వంతంగా నేను ఎంత వేగంతో వెళ్ళాలి నాకెలా అయితే నా బైక్ నేను ఎలా బైక్ చేసుకోవాలన్నా నేను నిర్ణయించుకొనవచ్చు అలాగే ఎదుటి వారిపై నాకు నమ్మకం చాలా తక్కువ దానికోసమైన నేను నా బైక్ని నేనే నడుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను